నేటి కాలంలో ప్రభుత్వాలు ప్రజల నాడిని గమనించి విద్యార్థుల కోసం విద్యా వివిధ పథకాలను ప్రవేశ పెట్టడం స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతోంది ఫర్ ఎగ్జామ్పుల్ ఏపీలో అమ్మఒడి అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యార్థినిలు కలిపి అందరికీ కూడా బుక్స్ బ్యాగ్స్ షూస్ వాళ్ళ అవసరాలకి సంబంధించి సప్లై చేయడం జరుగుతుంది అలాగే కొన్ని స్వచ్చంద సంస్ధలు కూడా మా గ్రామాల్లో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లని ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జామ్పుల్ నేను పని చేస్తున్న అంటే స్వాదన సంస్థ ఐదవ తరగతిలో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థినీలకు విద్యార్థులకు నగదు రూపంలో పారితోషికం సిక్స్త్ టు టెన్త్ ఇవ్వడం జరుగుతుంది అలాగే విద్యార్థినీలు గురించి బంగారుతల్లి వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది జరుగుతుంది వాళ్ళ విద్యలో వచ్చినటువంటి వివిధ దశల్లో అమౌంట్ ఫలానా అమౌంట్ టెన్త్ క్లాస్ అయితే ఇంత ఇంటర్ అయితే ఇంత డిగ్రీ అయితే ఇంత అని వాళ్ళు విడుదల చేయడం జరుగుతుంది విద్యార్థులకు కూడా ప్రోత్సాహికలనేవి ఉన్నాయి అలాగే నేషనల్ లెవెల్లో ఎన్టిఏ వంటి పథకాలు కూడా అమల్లో ఉన్నాయి